మహబూబ్నగర్ జిల్లాలో పండుగలు అనేవి చాలా ఆడంబరముగా ఇంకెంతో సంతోషంగా అందరికీ సంతోషాన్ని ఇచ్చేటట్టుగా జరుపుకుంటారు ఈ పండగ మతపర పండుగ అయిన జాతీయ పండుగ అయిన అంతరజాతీయ పండుగనే ఏ పండుగ అయినా చాలా పద్ధతిగా ఆన్ ఆనందాన్ని ఇచ్చేటట్టు ఒకరోజు ఈ మన జీవితంలో మనము ఈరోజు గుర్తుపెట్టుకోవాలి అనేటట్టుగా జరుపుకుంటారు మెయిన్గా మహబూబ్నగర్ జిల్లాలో జరుపుకునే పండుగలు అన్నిటి ఏంటంటే స్వాతంత్ర దినోత్సవము గణతంత్ర దినోత్సవము చిల్డ్రన్స్ డే టీచర్స్ డే ఇలాంటివి అనేవి చాలా బాగా సెలబ్రేట్ చేస్తుంటారు ఈ గణతంత్ర దినోత్సవము స్వాసంత్ర దినోత్సవము కాలేజెస్లో లేదా పాఠశాలలో ఫ్లాగ్ అనేది ఫ్లాగ్ అనేది ఎగురవేసి మన భారతదేశాన్ని మన భారతదేశానికి మా మాకున్న రెస్పెక్ట్ అనేది మేము చూపిస్తూ ఉంటాము ఇంకా మేడారం జాతరలు మేడారం జాతరలు అంటే సమ్మక్క సారక్క జాతరలు అంటారు ఈ జాతరలో ఏంటి అంటే మనము బంగారం అనే బెల్లాన్ని బంగారంగా అమ్మవారికి మనము ప్రసా ప్రసాదంగా పెడతాము ఈ బంగారం తింటే మనకి మంచి జరుగుతుంది అనేది మనము ఒకటి నమ్ముతూ ఉంటాము చాలా మంది మేకలను వాటిని వీటిని సమర్పిస్తూ ఉంటారు అమ్మవారికి ఇంకా మనము ఉగాది అనేది మామూలుగా అందరూ జరుపుకునేది ఉగాది సమయంలో ఏంటి అంటే పచ్చడ్లు అంటే ఐదు రకా ఐదు రకాల టేస్ట్ని యూస్ చేస్తుంటారు వగరు స్వీట్ హాట్ పులుపు

పులుపు ఉప్పు ఇట్లాంటివి యూస్ చేస్తూ ఉంటారు ఇవన్నీ యూస్ చేసి మనం తాగడం వల్ల మనకి ఎటువంటి డిసీజెస్ ముందుగా రావు అనేవి మనము ఇంకా అంటే మనం ఈ ఇవి అంటే ఐదు మనం యూస్ చేసి చేస్తాము ఎందుకంటే మన లైఫ్లో ఎటువంటి సిచువేషన్ వచ్చిందంటే మన లైఫ్లో ఒక్కొక్క సిచువేషన్ ఒక్కొక్కలా ఒక స్వీట్ సిచువేషన్ ఉంటుంది ఒక చేదు ఉంటుంది ఒకటి ఉప్పు ఉంటుంది ఒక కారం లాగా ఉంటుంది ఇవ్వన్నిటిని మనం ఇవ్వన్నిటిని మనం పేస్ చేయాలన్న ఉద్దేశంతో మనం తీసుకుంటా భక్షాలు తీసుకొని చేసుకుంటాము బతుకమ్మ మెయిన్గా బతుకమ్మ అనేది మన తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఎలా అంటే పూలను తెచ్చి బా అబ్బాయిలు వెళ్ళి పూలను తెసుక తీసుకొస్తుంటారు బావిల దగ్గర నుంచి చెట్ల దగ్గర నుంచి అమ్మాయిలు వాటిని పేర్చి పసుపుతో గౌరమ్మను తీసి ఆ పసుపు అనేది పూల మీద బతుకమ్మ మీద పెట్టి ఎంతో అందంగా రెడీ అయ్యి ఆ బతుకమ్మ ఆడి ఆ బతుకమ్మని చెరువులో అనేది సాగనంపుతుంటారు ప్రతి తెలంగాణలో లేదా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయికి ఈ బతుకమ్మ అనేది చాలా ఇష్టమైన పండుగ ఈ పండుగను తొమ్మిది రోజులు చేస్తారు అంతో ఈ బతుకమ్మని మనం దసరా ముందు చేసుకుంటాం దసరాకి తొమ్మిది రోజులు ముందు నుంచి మనం స్టార్ట్ చేస్తూ ఉంటాము ఇంకా తెలుగులో అనే కాకుండా ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళ కూడా ముస్లిమ్స్ రంజాన్ అనేది బాగా చేస్తారు మహబూబ్నగర్ జిల్లాలో దిగి ఈ పండుగ కూడా ప్రాముఖ్యత ఉంది ముస్లిమ్స్ నెల అంతా ఉపవాసం ఉండి దాని తర్వాత రంజాన్ రోజు వాళ్ళు చేసుకో వాళ్ళు పండుగని వాళ్ళ పండుగ రోజు మంచి స్పెషల్ స్పెషల్ డిషెస్ అనేవి చేసి వాళ్ళ బంధువులకి లేదా వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి రిలేటివ్స్కి నైబర్స్కి అందరికి పిలిచి పెడుతూ ఉంటారు అందరికీ లేని వాళ్ళకు అందరికీ సహాయం చేస్తుంటారు అలా క్రిస్మస్ని కూడా చేసుకుంటుంటారు క్రిస్మస్ని ఇంకా క్రిస్టియన్స్ వాళ్ళు వాళ్ళ దేవునికి పూజించి లేదా వాళ్ళ దేవునికి ప్రేయర్ చేసుకొని వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న లేదా వాళ్ళు చేసిన స్పెషల్స్ అనేవి అందరిని పిలిచి కేక్స్ అనేవి ఇస్తూ ఉంటారు ఏ పండగ చేసినా కానీ మాములుగా అంటే పండగని బట్టి వాటిలో పండగని బట్టి ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇప్పుడు దసరా అయితే దసరాకి మనము బాగా నాన్ వెజ్ బాగా చేసుకుంటాము ఉగాదికి నాన్ వెజ్ ఉండదు అండ్ ఉగాదికి మనం పప్పులు అలాంటివి చేసుకుంటామంటే పండుగని బట్టి వంటకాలు అనేవి చేస్తూ ఉంటారు ఏ పండుగకి ఆ వంటకాలు చేస్తుంటారు కానీ ఏ పండుగ చేసినా చాలా ప్రాముఖ్య చాలా సంబరంగా సంతోషంగా ఈరోజు గుర్తు పెట్టుకోవాలి అనేటట్టుగా చేసుకుంటారు ఆడపడుచులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు అంటే మన ఇంటి ఆడపిల్ల వేరే ఇంటికి వెళ్తుంది అత్తగారింటికి వెళ్తుంది అంటే ఏ పండుకొచ్చిన మన ఇంటికి తీసుకొచ్చి మన కొత్త అల్లుడిని పిలిచి ఇప్పుడు సంక్రాంతి రోజు కొత్త అల్లున్ని పిలిచి ఆ మూడు రోజులు సంబరంగా చేసి వాళ్ళకి వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళక వాళ్ళకి ఇచ్చిన నచ్చిన ఫుడ్ చేసి ఆడపిల్ల పండుగ రోజు ఇంటికి వస్తే మంచిది అనేటట్టుగా భావిస్తూ ఉంటారు మహబూబ్నగర్ జిల్లాలో ఎలా అంటే ఏ పండగ చేసిన జాతర పెద్ద జాతర అయినట్టు చేసుకుంటారు ఆడపిల్లని పిలిచి ఇంటికి వాళ్ళకు గౌరవించి వాళ్ళకు నచ్చినట్టు వంటకాలు చేసి ఏది చేసినా ఒకరికి సహాయం చేస్తూ ఒకరిని లేని వాళ్ళని ఆదరించుకుంటూ కలిసి చేసుకోవాలి కలిసికట్టుగా చేసుకోవాలని అనేది చేసుకుంటారు